మా ప్రాంతంలో జర్నలిజం మరియు శిక్షణ కోసం వి విద్యా సంస్థలు ఉన్నాయి కానీ ఒక జర్నలిస్ట్ కావాలంటే శిక్షణతో పాటు అతనికి బయట తిరిగి అన్న చూసి ఉండాల్సిన అవసరం ఉంది ఎటువంటి క్రైమ్ సీన్స్లో కానీ ఎక్కడైనా టీవీల్లో కానీ అతను కొన్ని కాలం వెళ్లి గమనించి దగ్గరగా ఉండి గమనించి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే అతను జర్నలిస్ట్గా ఎదుగుతాడు జర్నలిజం కోర్సు విద్యా సం విద్యా సంస్థలోనే కాదు బయట సమాజంలో కూడా చాలా వరకు నేర్చుకోవాల్సి ఉంటుంది ఒక జర్నలిజం ఉండాల్సిన లక్షణం ఏంటంటే ముందు అతను నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలగాలి దీనికి ఆ ధైర్యం చాలా వరకు కావాల్సిందే విద్యా సంస్థలతో పాటు విద్య ఎంత అవసరమో ఇలాంటి ధైర్యం కూడా అంతే అవసరం విద్యార్థులకు జర్నలిజం చేయాలంటే ధైర్యంతో కూడిన విద్యా సంస్థలు నేర్పాలి ధనంతో కూడిన ధైర్యంతో కూడిన విద్యా సంస్థలే జర్నలిజం గురించి మాట్లాడగలుగుతాయి